ఇదేనా అండి నేను లొకేషన్ పెట్టిన ప్లేస్ ఓకే అండి అంటే నాకూ తెలియదు ఫస్ట్ టైమ్ రావడము నా దగ్గర చేంజ్ లేదు అమౌంట్ లేదు డబ్బులు నేను ఫోన్పే కా ఫోన్పే చేస్తాను లేదు అంటే జిపే కావచ్చు పేటీఎం ఉందా మీ దగ్గర లేదంటే యూపీఐ నంబర్ చెప్పండి నేను పంపించేస్తాను నాది ఏంటంటే చేతిలో అమౌంట్ లేదు నేను మీకు ఎక్కేటప్పుడే చెబుదామని అనుకున్నాను కానీ మర్చిపోయి ఎక్కేసాను అండి ఇలా ఆన్లైన్లో మీకు పంపించే పద్ధతి ఏదైనా ఉంటే ఈ మూడింటిలో నాలుగింటిలో ఏదైనా చెప్పండి నేను దాని ద్వారా మీకు అమౌంట్ పంపిస్తాను అంత అయింది అండి అమౌంట్ టూ థౌజండా ఓకే అండి నేను మీరు యూపీఐ నంబర్ చెప్తారా ఫోన్పే పేటీఎం చేసేయమంటారా ఫోన్పే చేయమంటారా ఓకే అండి ఫోన్పేలో స్కానర్స్ ఉందా మీ దగ్గర మీ స్కానర్ ఒకసారి ఓపెన్ చేయండి నేను మీ స్కానర్లో నుంచి పంపిస్తాను

టూ థౌజండ్ కదా టూ థౌజండ్ వచ్చిందండి అమౌంట్ ఒకసారి చూసుకోండి వచ్చిందా ఓకే అండి థ్యాంక్ యూ